నేను డిజిటల్ తెలుగు నిఘంటువులను ఉపయోగిస్తాను నేను తెలుగు నిఘంటువు అని ఉన్న దానిని ఉపయోగిస్తున్నాను అది నాకు ఎంతగానో ఉపయోగపడుతుంది నేను ఏదైనా తెలుగు పుస్తకం చదువుతున్నప్పుడు నాకు ఏదైనా ప పదం అర్థం కానప్పుడు నేను ఈ నిఘంటువుని ఉపయోగించడం జరుగుతుంది అది డిజిటల్ సేవ అవ్వడం వల్ల అది నాకు ఎంతగానో సులువుతరం అనిపించింది నాకు ఏపదమైతే అర్థం కాలేదో దానిని ఈ నిఘంటువులో అడిగిన వెంటనే నాకు సమాధానం దొరుకుతుంది కాకపోతే దీనిలో ఉన్న ఇబ్బంది ఏమిటి అంటే కొన్ని పదాల వరకు మాత్రమే ఈ నిఘంటువులో చేర్చబడ్డాయి మరియు గ్రాంథకమైన భాష భాషలో ఉన్న పదాలను ఈ నిఘంటువులో చేర్చడం జరిగింది తెలుగు పుస్తకాలలో గ్రాంధికం కన్నా తెలుగు ఎక్కువగా ఉంటుంది కాబట్టి నా ఉద్దేశం ప్రకారం ఈ నిఘంటువులలో కొంచెం ఎక్కువ తెలుగు పదాలను చేర్చడం వలన చాలామందికి ఉపయోగపడుతుంది అని నేను భావిస్తున్నాను ఈ విధంగా ఈ డిజిటల్ నిఘంటువులను మెరుగుపరచాల్సిన అవసరం ఉంది అని నేను భావిస్తున్నాను